భారతదేశంలో వాతావరణం ప్రెజంట్ నార్మల్గానే ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడతాయి అలాగే కొన్ని చోట్ల మితిమీరిన ఎండ కూడా ఉంటుంది పంజాబ్లో చూసుకుంటే కనుక ఎక్కువ ఎండ ఆర్ ఎక్కువ చలి ఉంటుంది రాజస్థాన్లో ఎప్పుడూ ఎండ ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో నిత్యం చల్లగా ఉంటుంది మన సౌత్ సైడ్ చూసుకుంటే కనుక అన్నీ కలగలిపిన ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క టైంలోనే ఎండ ఒకసారి చలికాలం ఒకసారి వర్షాకాలం అన్నీ కాలాలు సరిసమానంగా ఉంటాయి